నేను కొత్తగా ఇల్లు కట్టుకోవటం వలన అన్ని కూడా కొత్తగా తీసుకుంటున్నాను అయితే నేను రీసెంట్గా వాటర్ ప్యూరిఫయర్ కొన్నాను దీనికి మూడు సంవత్సరాలు వారెంటీ అనేది ఇచ్చారు కాని మూడు నెళ్ళకే దీని ఫిల్టర్ అనేది పాడయిపోయింది దీనికి సర్వీసింగ్ సెంటర్లు కూడా సరిగ లేవు నేను కాల్ చేసిన నాలుగు రోజులు తర్వాత వచ్చారు అయితే వచ్చిన తర్వాత అంతా చూసిన తర్వాత ఓ ప్యూరిఫైయర్ పిల్టర్ అనేది మార్చాలి అన్నారు నేను పదకొండు వేలకు కొన్నాను వాటర్ ప్యూరిఫయరు కాని ఫిల్టర్ ఒక్కటే మూడువేల ఎనిమిది వందలు చెప్పారు నాకు చాల ఇబ్బందిగా అనిపించింది ఈ వచ్చిన మూడు సంవస్సరాలకి వారంటి ఇచ్చారు కానీ మూడు నెళ్ళకే కంప్లెయింట్స్ రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ మూడు వేల ఎనిమిది వందలు రూపాయలు ఖర్చు చేయాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది నేను అయితే అనవసరంగా వాటర్ ప్యూరిఫయర్ తీస్కున్నాను అనుకున్నాను అదే విధంగా వాటర్ కూడా ఏం ప్యూరిఫయర్గా రావట్లేదు నలకలు లాంటివి వచ్చేస్తున్నాయి అదే విధంగా వాటర్ ప్యూరిఫయర్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే నాకు ఈ వాటర్ ప్యూరిఫయర్ అయితే మాత్రం ఏం నచ్చలేదు ఈ ప్రాడక్ట్ అయితే నేను నాకైతే నచ్చకపోవడం వల్ల నేను ఎవరికైనా అమ్మేద్దం అని నిర్ణయించుకున్నాను